అవున్ సార్ చెప్పండి సార్ గైడే ఆ అవున్ సార్ చెప్పండి ఆ అవును సార్ పండిస్తారు సార్ అవును సార్ చెప్తాను చూడండి సార్ మనకు అయితే మనకు దగ్గర లోనే అరకు తాడేరు ఎటుకుల అనే ఊరిలో పండిస్తున్నారు సార్ ప్రస్తుతం అయితే అది కూడా మనకి యస్టి వాళ్ళు ఉంటారు కదా కొండవాళ్ళు ఆ వాళ్ళు వాళ్ళు పండిస్తున్నారు అన్నమాట వాళ్లైతే మొ మొక్క వేస్తారు కదా విత్తనం ఆ విత్తనం మొక్క పెరిగిన తర్వాత మొక్కతో పాటూ లాగుతారు అనమాట అవి ఎండపెడతారన్నమాట ఆ మొక్కని ఆ మొక్కని ఎండపెట్టి దాని యొక్క ఆకుని తీసి వాళ్ళు మార్కెటింగ్ చేస్తారన్నమాట ఆ అది సిగరెట్టు కంపెనీ లకి నెక్స్ట్ వాళ్ళు సెల్ఫ్ గా అమ్ముకోవడానికి కూడా యూజ్ చేస్తారు అనమాట వాళ్ళు అది అవి అలా ఎంప్లాయిమెంట్ అలా చేసుకుంటున్నారు వాళ్ళు ఆ వీటితోనే సార్ ఇవి వీళ్ళు ఇస్తారనమాట బిజినెస్ చేసుకుంటారు వాళ్ళకి ఆ అమ్ముకుంటారనమాట వీళ్ళు ఆ మొత్తం అన్ని వీటితోనే అండి ఆ నేను తీసుకెళ్తాను సార్ నేను గైడ్ ను కాబట్టి నన్ను అలౌ చేస్తారు వాళ్ళు ఆ నేను తీసుకొని వెళ్తాను ఆ ఓకే సార్ నేను తీసుకెళ్తాను నాది అదే పని కాబట్టి నేను తీసుకెళ్తాను మీరు ఎప్పుడూ చెప్తారో నేను అప్పుడు రెడీ చే నేను రెడీ అవుతాను కదా ఆ ఓకే సార్ అలాగే సార్ ఆ ఓకే సార్ ఎనిమిది మంది వచ్చినా పర్వాలేదు ఓకే ఓకే